నాకు చిన్నప్పటి నుంచి ఆటలు అంటే చాలా ఇష్టం నేను చదువుతో కూడా ఆటలు పోటీల్లో బాగా పాల్గొనేదాన్ని నేను ఎప్పుడైనా కాని మా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఆటల పోటీ అనగానే ముందుగా ముందుగా వెళ్ళి నా నేమ్ ఇచ్చేదాన్ని నేనే మొదటిగా ఆడతానని చెప్పి ఎందుకు నేను అలా చాలా ఇంట్రెస్ట్ చూపించే దాన్ని చిన్నప్పటినుంచి నేను చాలా ఆటలు ఆడాను కబడ్డీ ఖోఖో రన్నింగ్ హై జంప్ ఇలాంటివి చాలా ఆటలు నేను ఆడాను నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు కబడ్డీ కబడ్డీ చాలా బాగా ఆడాను మా ఎక్కువ తరగతి వాళ్ళతో నేను కబడ్డీ ఆడడం జరిగింది ఆ ఆటలో నేను చాలా బాగా ఆడాను ఎలా అంటే అవతలి వాళ్ళ అందరినీ నేను ఓడించాను ఓడించాను మా జట్టును గెలిపించినందుకు మా ఉపాధ్యాయుడు నాకు బహుమతి ఇచ్చాడు మాకు మొదటి బహుమతి దొరక దొరకడం జరిగింది అలాగే నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు ఖోఖో ఆడడం జరిగింది అప్పు ఆ సమయంలో నేనే మా జట్టుని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మా ఉపాధ్యాయుడు చెప్పాడు అలా నేను మా చెల్లి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ స్నేహితులని మా స్నేహితులని మా ఎక్కువ తరగతి వాళ్ళని తీసుకోవడం జరిగింది జట్టులోకి అలా అందరిని తీసుకొని అలా అందరిని తీసుకొని ఆట మొదలు పెట్టాము అలా ఆడుతుండగా మన ఎదుటి జట్టు వాళ్ళని ఓడించడం ఓడించడానికి మనము గెలవడానికి చాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎలా అంటే వాళ్ళని ఓడించడానికి మనము అనేక రకాలుగా అనేక రకాలుగా ప్రయత్నించాలి ఎలా అంటే అనేక విధంగా మనం వాళ్ళని ఓడించడానికి చాలా ప్రయత్నించాలి అలా ఓడించి అలా ఓడించినప్పుడే మనకి బహుమతి రావడం జరుగుతుంది అలాగే మనం చదివే త అలాగే మనం చదివే స్కూల్కి కానీ పాఠశాల కానీ కళాశాల కానీ చాలా మంచి పేరు వస్తుంది మనము ఏ కాలేజ్ ఏ తరగతి నుంచి వస్తున్నాము అని చెప్పి మన ఉపాధ్యాయులు కూడా మనల్ని చాలా బాగా గుర్తు గుర్తించుకుంటారు గుర్తుపెట్టుకుంటారు అలాగే మనం ఆడే ఆట పద్ధతిని చూసి చాలామంది ఎదుటి కాలే ఎదుటి కళాశాల వాళ్ళు ఎదుటి పాఠశాల వాళ్ళు చాలామంది మెచ్చుకోవడం జరుగుతుంది ఈ అమ్మాయి ఆట చాలా బాగా ఆడింది చాలా తెలివిగా ఆడుతుంది అని చాలామంది మెచ్చుకున్నారు మా ఉపాధ్యాయుడు కూడా మా మా పాఠశాల అమ్మాయి తను తను స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి కూడా వెళ్తుందని చాలామందితో మా ఉపాధ్యాయుడు చెప్పడం జరిగింది అలాగే మా మా పాఠశాల నుంచి వేరే ఊరిలో జరిగే ఆటల పోటీలకి మా కళాశాల నుంచి పదిమంది పదిమందిని సెలెక్ట్ సెలెక్ట్ పదిమందిని సెలెక్ట్ చేయడం జరిగింది అందులో నన్ను కూడా సెలెక్ట్ చేశారు అలా మా పాఠశాల నుంచి మా జట్టు వేరే పాఠశాలకి వెళ్ళి వెళ్ళడం జరిగింది ఆటలు ఆడడానికి అలా చాలా ఆటలు ఆడాము ఎలా అంటే రన్నింగ్ కూడా నాకు చాలా ఇష్టం రన్నింగ్ చేయడం అంటే రన్నింగ్లో కూడా నాకు బహుమతి రావడం జరిగింది అలాగే కబడ్డీలో ఖోఖోలో అండ్ వాలీబాల్లో కూడా నేను బాగా ఆడాను మొదటగా నాకు వాలిబాడం వాలీబాల్ ఆడడం రాదు నేను మా ఎక్కువ తరగతి వాళ్ళ దగ్గర నేర్చుకుని చాలా బాగా ఆడాను మా ఎక్కువ తరగతి వాళ్ళని అడిగాను నాకు ఈ ఆట రాదు కొంచెం నేర్పించండి అని నేను అడిగాను వాళ్ళు లేదు అనకుండా చాలా బాగా నేర్పించారు ఇలా ఆడాలి అలా ఆడాలి బాల్ ఇలా పట్టుకోవాలి ఇలా పుష్ చేయాలి అని చెప్పేసి చాలామంది నాకు ఇలా చెప్పారు ఎక్కువ తరగతి వాళ్ళు అలా చెప్పినప్పుడు నేను కూడా అలా అని చెప్పి మా మా సీనియర్స్ చెప్తున్నారని నేను వాళ్ళు చెప్పిన విధంగా నేను అలా అమలు చేయడం జరిగింది అప్పుడు నేను చాలా బాగా ఆడడం జరిగింది అలా నేను మై ఎక్కువ తరగతి వాళ్ళ దగ్గర నేర్చుకుని వాళ్ళ జట్టులోనే ఆ వాలీబాల్ అనే ఆట ఆడడం జరిగింది ఆ ఆట మా పాఠశాల నుంచి మేము వెళ్ళిన జట్టుతో పాటు వేరే వేరే ఊరిలో వేరే పాఠశాలలో మా జట్టు గెలవడం జరిగింది మా పాఠశాలకు మంచి పేరు రావడం జరిగింది అలాగే మా పాఠశాలలో నుంచి మా జట్టు వెళ్ళినందుకు మాకు మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది అలా అంత తెలివిగా అంత పద్ధతిగా మేము ఆ ఆ ఆట ఆడాము కబడ్డీ కబడ్డీలో మొదటి బహుమతి రావడం జరిగింది తెలివిగా ఆడారు మా మీ జట్టు వాళ్ళు అని చాలా పాఠశాల వాళ్ళు మెచ్చుకున్నారు మా ఉపాధ్యాయులు కూడా వీళ్ళు మా పిల్లలు మా పాఠశాల పిల్లలు అని చాలా బాగా చెప్పారు వాళ్ళు కూడా మురిసిపోయారు మా పాఠశాలకి మొదటి బహుమతి వచ్చినందుకు మా పాఠశాలలో కూడా ప్రేయర్ టైంలో స్టేజ్ పైకి పిలిచి పిలిచారు పిలిచి అందరితో పాటు చప్పట్లు చప్పట్లు కొట్టించారు